వర్షపు నీటి సంరక్షణ నీటిని భవిష్యత్తుకు దాచేందుకు వర్షపు నీటి సంగ్రహణ విధానాలను అమలు చేయాలి అటవీ విస్తరణ చెట్ల పెంపుదల ద్వారా నీటి నిలువలు పెంచుకోవచ్చు మరియు భూసారాన్ని రక్షించవచ్చు మొదటి వ్యవసాయం నీటి వృధాను తగ్గించేందుకు తక్కువ నీటి నీటిని వినియోగించే వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించాలి పునరుపయోగ నీటి వినియోగం పారిశుద్ద నీటిని శుద్ధి చేసి మళ్ళీ వినియోగించే విధానాలను అమలు చేయాలి ప్లాస్టిక్ మరియు వ్యర్థ పదార్థాల తగ్గింపు నీటి కాలుష్యాన్ని అరికట్టేందుకు ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించారు దగ్ధ నియంత్రణ అడవులలో అగ్ని ప్రమాదాలను తగ్గించేందుకు ప్రజలలో అవగాహన కల్పించారు పర్యావరణ అనుకూల ఇంధన విన్ వినియోగం అగ్ని ప్రమాదాలను నివారించేందుకు అటవీ విస్తరణ గ్రీన్ ఎనర్జీపై దృష్టి పెట్టాలి